దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో అజీజా ఖాన్ నేను మీ నేను మీ ఓనర్ని అదే నాతో మాట్లాడాలననుకుంటున్నావు అని కాల్ చేశాను ఓ అవునా ఓకే కొత్త డిజైన్లు తీసుకురావడం చాలా ముఖ్యం కానీ ఏ రకమైన డిజైన్లు కస్టమర్లకి నచ్చుతాయో నీకేమైనా ఐడియా ఉందా

ఓకే ఓకే ఓకే ఓకే మీ సలహా చాలా బాగుంది ఈ డిజైన్లతో పాటు కస్టమర్స్ కోరిక మేరకు మనం కస్టమైజ్డ్ జ్యూవెలరీ కూడా తయారు చెయ్యొచ్చు ఓకేనా ఓ ఒకే అయితే మనం ఈ కొత్త డిజైన్లను ఎలా ప్రమోట్ చెయ్యాలి నీ ఆలోచనలు చాలా బాగున్నాయి అజీజా ఖాన్ నీ ప్రణాళిక ద్వారా మనం ముందుకు వెళ్దాము ఓ ఓకే తప్పకుండా అలాగే ఈ సేల్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి సో నేను కూడా మీకు కొంచెం బోనస్సు కాస్త ఇవ్వాలి అనుకుంటున్నాను ఎంతున్నా ఆ షాపు ఆ ఏరియాలో కూడా బాగా మన పబ్లిసిటీలో ఉంది సో సో మనం ఏంటంటే దీన్ని మీరు చెప్పినట్టుగా ఈ కలెక్షన్స్ అన్నీ కొంచెం మనం మంచి ప్రైస్కి ఇచ్చి తీసుకునే విధంగా మనం ప్రమోట్ చేసి ఇంకా మనం మా మన షాప్ని మార్కెట్లోకి ఈజీగా వెళ్ళేటట్టు మనం చేద్దాము ఎనీవే మీరు చాలా బాగా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు ఈ మంత్ బోనస్ని కూడా ఇంక్రిమెంట్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ